నాకు తోబుట్టువులు ఉన్నారు మేము ఐదుగురు అక్క చెల్లెల్లం నేను ఐదవ దాన్ని నాకు ముందున్న నలుగురు అక్కలు కూడా నన్ను చాలా బాగా చూసుకునేవారు నేను చిన్నదాన్నని చెప్పి నన్ను చాలా బాగా గారాబం చేసేవారు మా అమ్మ నాన్న కూడా నేనే చిన్నదానిని చెప్పి నన్ను చాలా బాగా గౌరవించేవారు బాగా చూసుకునేవారు నాకు కావల్సినవన్నీ తెచ్చి ఇచ్చేవారు కానీ నేను ఇందులో కొన్ని ఇబ్బందులయితే ఎదుర్కొన్నాను అది ఏంటంటే నాకు కొత్త బట్టలు కానీ కొత్త స్కూల్ బ్యాగు కొత్త సైకిలు అందేవి కావు మా అక్క వాడేసిన సైకిలే నేను వాడాల్సి వచ్చేది మా అక్క ముందు క్లాసులో చదువుకున్న బుక్సే నేను కూడా చదువుకోవాల్సి వచ్చేది మా అక్క వదిలేసినటువంటి సైకిలే నేను కూడా తొక్కాల్సి వచ్చేది ఇది నాకు చాలా బాధగా ఉండేది నాకు కావాల్సినవన్నీ కొత్తవి కొనమంటే అక్క ఉన్నాయి కదా అవి వాడుకో అనేవారు ఇంకా అవే కాకుండా యూనిఫామ్ కూడా మా అక్క వదిలేసిందే మా అక్క పై పై క్లాస్కెళ్ళిపోతే యూనిఫామ్ చిన్నదైపోతే నేనెలాగో చిన్నదాన్ని కదా అని నన్ను అదే వేసుకోమనేవారు నాకీ విషయంలో మాత్రం చాలా చిరాకొచ్చేది ఎన్ని సార్లు చెప్పినప్పటికీ మనం మిడిల్ క్లాస్ లైఫ్లో ఇంకా ఇలాగే కదా ఉంటాయి కంటిన్యూ అయిపోతూ ఉండేవి ఆఖరికి పెళ్లి సంబంధం కూడా మా అక్క రిజక్ట్ చేసిన ఆయన్నే నేను కూడా చేసుకోవాల్సి వచ్చేది చేసుకోవాల్సి వచ్చింది ప్రస్తుతానికి ఫస్టు చూపించినప్పుడు మా అక్కకయితే తను నచ్చలేదు మా అక్క ఏజు నా ఏజు దగ్గర దగ్గర ఒక్కలాగే ఉంటుంది ఒక్క సంవత్సరం గ్యాప్ అంతే మా పెద్దక్కలతో పోల్చుకుంటే మా నాలుగో అక్కకి నాకు ఎంతో ఏజు డిఫరెన్సు లేదు కాబట్టి సంబంధమనేది వచ్చినప్పుడు తను రిజక్ట్ చేస్తే నాకా సంబంధం ఓకే చేసేసారు ఈ విషయంలో కూడా నేను చాలాసార్లు మా అక్కని దెప్పుతూ ఉండేదాన్ని నాకు చిన్నప్పటినుంచి అన్ని వాడేసినవే ఇచ్చేవారని కానీ చెప్పాలంటే నేను చిన్నదాన్నైనందుకు అందరూ నన్నే బాగా గుర్తు చేసుకునేవారు అడిగేవారు ఇంకా మా అమ్మకి నా మీద ప్రేమ ఎక్కువ మా నాన్నగారికైతే ఇంకా ఎక్కువ ప్రేమ నాకు కావాల్సినటువంటి అన్నీ తినేవి కానీ అన్నీ నాకే తెచ్చి పెడుతూ ఉండేవారు చదువు విషయంలో కూడా నన్ను బాగా సపోర్ట్ చేసేవారు ఏది కావాలంటే అది చదువుకోమని నన్ను ఎంకరేజ్ చేసేవారు కానీ నేను అన్నీ విషయాల్లో మా నలుగురు అక్కలతో పాటు సమానంగా ఉండే దాన్ని వాళ్ళు కూడా నన్నేంతో ప్రేమగా చూసుకున్నారు నాక్కావలసినవన్నీ కూడా మా పెద్దక్క వండి పెట్టేది నేను టెన్త్ క్లాస్ చదువుతున్న సమయం వరకు కూడా మా అక్కే నా బట్టలన్నీ ఉతుకుతూ నాకు జడలది వేస్తూ నన్ను ఒక అమ్మ లాగా పెంచింది చాలా మందితో పోల్చుకుంటే అక్కలకి ప్రేమ అనేది ఎక్కువుగా ఉంటుంది అన్నదమ్ములతో పోల్చుకుంటే ఆడపిల్లలకే ఎక్కువ ప్రేమ ఉంటుంది ఇంకా చెప్పాలంటే మా అక్కలు అన్ని విషయాల్లో కూడా నన్ను ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉంటారు